నమస్కారాలు నేను ఇటీవలే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇప్పుడు దాని డెలివరీ స్థితిని ఎలా ట్రాక్ చేయాలో ఈ ట్యూటోరియల్లో చూద్దాం మనం ఆర్డర్ చేసిన తరువాత డెలివరీ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం అందుకే కొరియర్ సర్వీస్ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ ట్రాకింగ్ ప్రక్రియను చూస్తాము ముందుగా ఈకామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా మీ ఆర్డర్ చేసిన వెబ్సైట్ ఓపెన్ చేసి మై ఆర్డర్స్ సెక్షన్కి వెళ్ళాలి అక్కడ మీరు ఆర్డర్స్ చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు కనిపిస్తాయి ఆర్డర్స్ షప్పింగ్ స్టేటస్ చూడడానికి ట్రాక్ షిప్మెంట్ అనే లింక్ని క్లిక్ చేయాలి దీని ద్వారా మీరు కొరియర్ సర్వీస్ ట్రాకింగ్ లింకు పొందుతారు ఇప్పుడు కొరియర్ సర్వీస్ వెబ్సైట్ బ్లుడార్ట్ డిటిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ బీస్ వంటి సంస్థలు ఓపెన్ చేసి ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేయండి ఈ నెంబర్ మీకు ఈ కామర్స్ వెబ్సైట్లోని ఆర్డర్ వివరాల్లో పొందవచ్చు ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడ ఉందో ప్రస్తుతం ఏ స్టేషన్లో ఉందో డెలివరీ అంచనా తేదీ ఏమిటో తెలుసుకోవచ్చు ఇక్కడ రవాణా పురోగతి గురించి కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయి మొదట ఆర్డర్ ప్లేస్ అయినట్లు చూపిస్తుంది తర్వాత అది వేర్హౌస్ నుంచి బయటకు పంపబడుతుంది ఆపై డిఫరెంట్ హబ్బులకి ట్రాన్స్మిట్ చేసింది ఉంటుంది ఒకసారి అది మీ నగరానికి చేరుకుంటే అవుట్ ఫర్ డెలివరీ డెలివరీ అని స్టేటస్ చూడవచ్చు దీని అర్థం డెలివరీ బాయ్ మీ ఇంటికి తీసుకొస్తున్నాడు అని అర్థం ఇప్పుడు ఆశించిన డెలివరీ తేది గురించి తెలుసుకోవాలి కొరియర్ కంపెనీ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ చూపిస్తుంది కానీ అది ట్రాఫిక్ వాతావరణం ఇతర కారణాల వల్ల మారవచ్చు అందుకే మీరు ట్రాకింగ్ స్టేటస్ని తరచుగా చెక్ చేస్తూ ఉండాలి కొన్ని కంపెనీలో ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా డెలివరీ అప్డేట్స్ కూడా పంపిస్తాయి కనుక ఇవి కూడా పరిశీలించాలి ఈ విధంగా కొరియర్ వెబ్సైట్ లేదా ఈకామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా స్మార్ట్ ఫోన్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు మీరు కూడా ఆన్లైన్ ఆర్డర్ ట్రాక్ చేయడం తెలుసుకోవడానికి ఈ ట్యూటోరియల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఎప్పటికప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ ట్రాకింగ్ ప్రాసెస్ను ఫాలో అవ్వండి మీ స్మార్ట్ ఫోన్ మీ చేతిలో త్వరగా చేరుకోవాలని కోరుకుంటున్నాను